మీకు ఏ కంపెనీ ల్యాప్టాప్ అంటే ఎక్కువగా ఇష్టం నాకు డెల్ కంపెనీ ల్యాప్టాప్ అంటే ఎంతగానో ఇష్టం ఎందుకంటే డెల్ అనేది చాలా గొప్ప బ్రాండ్ అనే చెప్పవచ్చు మిగతా బ్రాండ్స్ తో పోలిస్తే డెల్ అనేది టాప్ వన్లో ఉంటుంది ఇండియాలో అంతేకాకుండా ఇందులో మనం వీడియో ప్లే చేసి చూసినప్పుడు హై రిజల్యూషన్తో హెచ్డిలో ఆ వీడియో అనేది ప్లే అవుతుంది మిగతా ల్యాప్టాప్లో అంత హెచ్డిలో రిజర్వేషన్స్ లో మనకి ప్లే అనేది అవ్వదు దీని సౌండ్ కూడా మనం వినినట్లయితే ఇతర ల్యాప్టాప్తో పోలిస్తే ఎక్కువగా వస్తూ ఉంటుంది ల్యాప్టాప్లో సౌండ్ అనేది రావడం అనేది చాలా అరుదుగా మనం చూస్తా ఉంటాం ఇది టీవీలో ఎంత సౌండ్ అయితే వస్తుందో అంత సౌండ్ ఈ ల్యాప్టాప్లో మన వీడియో ప్లే చేసినప్పుడు మనకి వినిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా దీని యొక్క ర్యామ్ అనేది చాలా ఎక్కువ ఒకేసారి నాలుగు లేదా ఐదు ఇంకా ఎక్కువ యాప్స్ ని ఒకేసారి మనం వాడవచ్చు అంటే దానర్థం ఏమిటంటే ఇది మల్టీ టాస్కింగ్ అనేది ఈ ల్యాప్టాప్లో మన ఈజీగా చేయవచ్చు దీని స్టోరేజ్ కూడా చాలా ఎక్కువనే చెప్పవచ్చు మన ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ లేదా వీడియోస్ కానీ లేదా ఏవన్న సినిమాలేమన్న డౌన్లోడ్ చేసిన ఇందులో సేవ్ చేసుకొవచ్చు ఎంత స్టోరేజ్ ఉన్నదంటే మనం ఒకేసారి మనకు కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేస్కొని మిగతా వాటిని డిలీట్ చేయకుండానే మరి ల్యాప్టాప్ను మనం సులభంగా మనం వాడుకోవచ్చు ఇంకా ఇందులో చాలా ఎడిషనల్ ఫ్యూచర్స్ ఉన్నాయనే చెప్పాలి అవి ఏమిటంటే దీని ప్రైవసీ సెట్టింగ్స్ ఎంత బాగున్నాయంటే దీన్ని ఎవరు హ్యాక్ చేయడం అనేది ఇంపాజిబుల్ అంతేకాకుండా ఈ ల్యాప్టాప్లో ఒక వేళ మనకు ఏమైనా రిపేర్ వచ్చినట్లయితే ఇతను ల్యాప్టాప్ విషయంలో రిపేర్ వస్తే మనం ఆ సర్వీస్ సెంటర్ కెళ్ళి మన లాప్టాప్ని రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ అలా కాదు మన ఇంటికె ల్యాప్టాప్ రిపేర్ చేసే సర్వీస్ సెంటర్ వారు వచ్చి మన ఇంటి దగ్గరే డెల్ ల్యాప్టాప్ అనేది రిపేర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఇందులో ఎన్నో ఎడిషనల్ ఫీచర్స్ ఉండడం వల్ల నాకు ఈ డెల్ ల్యాప్టాప్ అంటే ఎంతగానో ఇష్టం